నా యొక్క రోజువారీ జీవితంలో ఎలా మొదలవుతుంది నా యొక్క మొత్తం ఎలా నన్ను ప్రభావితం చేసింది అంటే నా రోజువారీ జీవితం మొదలుపెట్టేటప్పుడు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకొని నేను నా యొక్క రోజుని గడపడం మొదలు పెడతాను అదే విధంగా నేను ఏదన్నా పని చేయాలన్న ఎ ఎక్కడికన్నా వెళ్ళాలన్న ముందుగానే ప్రార్థన చేసుకుంటాను నేను చేసే పని విజయవంతం అవ్వాలని చెప్పి నేను చేసే ప్రయాణం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పి నేను ముందుగానే ప్రార్థన చేసుకుంటాను అలాగే అయిపోయాక కూడా చేసుకుంటాను చేసిన పని విజయవంతంగా అయ్యాక మరల వచ్చాక క్షేమంగా వెళ్ళి వచ్చినందుకు కృతజ్ఞతలతో ప్రార్థన చేసుకుంటాను వెళ్ళిన పని విజయవంతం చేసిన పని విజయవంతం అయినందుకు కూడా కృతజ్ఞతలతో నేను ప్రార్థన అనేది చేసుకుంటు ఉంటాను అలా ప్రతిరోజు చేస్తు ఉంటాను నేను ఎ మరల ఎప్పుడన్నా నా యొక్క రోజులో సాయంత్రం మాట్లు ఏమన్నా ఖాళీగా ఉంటే దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అలాగే అయిపోయాక ప్రార్థన చేసుకోవడం అయిపోయాక అక్కడ ఏమన్నా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కనుక నేను చేస్తాను ఎలాంటివి అంటే గడ్డి కట్ట పీకడం మొక్కలు కత్తిరించడం ఇంకా కలుపు కట్ట తీయడం అలాంటి ఏం పనులు ఉన్న కుర్చీలు తుడవడం వంటి పనులు ఏమి ఉన్నా కానీ నేను చేస్తాను అలాగే మా యొక్క దేవాలయంలో గురువారం మాట్లు ఈ యొక్క కొంతమంది స్త్రీలు కూడుకొని ప్రార్థన అనేది పెట్టుకుంటే వారికి యారు ప్రార్థన చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తాను అలాగే ఆదివారం ఆదివారం వచ్చేటప్పటికి ఉదయాన్నే ఏడు గంటలకే దేవాలయానికి వెళ్తాను ఏడు గంటలకి వెళ్ళి దేవాలయం ఆ యొక్క గంటలనేది కొడతా ఉంటాను ఏడు గంటలకు కొట్టగానే దేవాలయానికి ప్రార్ధన సమయం అయిందని ప్రజలందరికి తెలుస్తుంది మరల అరగంటకో మళ్ళీ కొట్టి పాటలు పెడతాను మా మతానికి సంబంధించినవి అవి పెట్టడం వల్ల మొదలైపోతుంది అని ఇంకొక అరగంట పెట్టే లోపు జనాలు అందరువచ్చేస్తారు ప్రజలందరు అందరు వచ్చిన తర్వాత ప్రార్థన అనేది మొదలవుతది మా మతం సంబంధించిన పాస్టర్లు మొదలు పెడతారు అందరు వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రార్థన చేసి మొదలు పెడతారు పాటలు పాడుతా పాటలు అనేది పాడడం ఆ యొక్క మా యొక్క మతానికి సంబంధించిన వాక్యం అనగా వాక్య సందేశాన్ని ఇస్తారు ఒక్కోసారి బయటి నుంచి అతిథులను కూడా తీసుకొచ్చి వారితో చెప్పిస్తు ఉంటారు అది అనంతరం మళ్ళీ ప్రార్థనతో ముగిస్తారు జనాలందరు వెళ్ళిపోయాక తుడస్ తుడుచుకొని అన్ని మళ్ళీ ఎక్కడిది అక్కడ సర్దేసి మేము మరల ఇంటికి వెళ్ళిపోతాం భోంచేసి కొంచెం విశ్రాంతి తీసుకుని మరలా సాయంత్రం వచ్చి అందరం కలిసి అప్పుడు మా యొక్క స్నేహితులు ఎవరైతే మా దేవాలయంలో ఉండే స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరు వచ్చి మరల మేము అందరము గుంపుకూడి ప్రార్థన చేసుకుంటాం అనంతరం చర్చ్కి సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి అటువంటి చిన్న చిన్న పనులు అనేవి మా యొక్క రోజువారీ జీవితంలో చేస్తు ఉంటాం అది నన్ను చాలా ప్రభావితం చేసింది అదే రీతిగా నా జీవితంలో ఇలా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు అనేది నేను పొందాను